పొలం పనుల్లో చేపల పట్టణాలలో పశు పెంపకంలో పాల ఉత్పత్తులు వ్యవసాయంలో మాకు సాంకేతిక చాలా సహాయపడుతుంది మరి ఇప్పుడు ఇంత చాలా బాగా ఈ సాంకేతిక వల్ల మాకు పంట పొలాలలో పశు పెంపకాలల్లో చాలా సులువుగా పని అనేది జరుగుతూ ఉంటుంది ఒకప్పుడు పంట పొలాలల్లో అంటే చెయ్యడానీకి అంత మిషన్స్ అనేటివి ఏం లేకపోవు కాకపోతే ఇప్పుడు ట్రాక్టర్స్ మిషన్స్ మరియు వరి కోసే మిషన్స్ అయినా మొక్కలు పట్టడానికి మిషన్స్ అయినా ట్రాక్టర్ దున్నడం వల్ల కొంచెం పనిముట్లు సాంకేతికత పెరగడం వల్ల మాకు పనిముట్లు అనేటివి పొలం పనులు చేయడానికి చాలా యూస్ అవుతున్నాయి దాని ద్వారా పంట అనేది తోం నష్టం లేకుండా కొంచెం బాగా వస్తుంది స్పె చేపలు పట్టే పట్టే వాళ్ళల్లో వలలు పెద్ద పెద్ద జాలీలు చెక్ డ్యామ్లు ఏర్పాటు చేయడం వల్ల ఇప్పుడు చేపలు పట్టణాలలో చాలా బాగా ఉత్పత్తి అవుతున్నాయి రవాణా కూడా చేయడం జరుగుతుంది పశువు పెంపకాలాల్లో పాలు ఉత్పత్తి చాలా విధాలుగా అభివృద్ధి చెందింది ఒకప్పుడు పశువులు ఎక్కడ పడితే అక్కడ ఉండేటివి కానీ ఇప్పుడు బ్యాంకు లోన్ ఇవ్వడం ద్వారా పశువులకు షెడ్లు వేసి వాటిని మంచిగా చూసుకోవడం వల్ల పాల ఉత్పత్తి అనేది పెరిగింది సో అన్ని దేశాలకి అన్ని అన్నిప్లేసులల్లోకి ఈ పాల ఉత్పత్తి అనేది పంపించడం జరుగుతుంది